చర్లపాలెం సింగమాల కన్నలి మిట్టకండ్రిగ ముద్దుమూడి కాసారం పిచ్చాటూరు కొత్తూరు కే వి పురం బి ఎన్ కండ్రిగ వరదైపాలెం గూడూరు గుంటూరు నెల్లూరు నాయిడుపేట శ్రీకాళహస్తి రేణిగుంట అమ్మపాలెం తొండంనాడు